అదీ మా కాలేజ్లో ఈవెంట్ ఉందండి ఫోర్త్ ఈవెంట్ దానికీ పిల్లలకి జెర్సీలు కుట్టాలీ అది ఎంత అవుతుందా అని రెండు వందల యాభై అండి అంటే జెర్సీలు కదా అది సింపుల్గానే ఉంటుంది కదా మరీ అంత ఎందుకు అని అదీ ఎ ఎక్కువ మందికి కుట్టాల్సి రెండు వందల యాభై మంది ఉంటారు స్టూడెంట్సు అదే మీరు కుడతారు కాకపోతే కొంచెం తగ్గిచ్చి చెప్తారని రెండు వందల యాభై మంది ఉంటారని చెప్పాను రెండు వందలా అండి ఇంక తగ్గించరా అదీ క్లాతు మీరు తీసుకుంటా అదే క్లాత్ మీరు తీసుకుంటారా మేం తీసుకోవాలా అండి

అదే పేర్లు నోట్ చేసుకోవాలి కదండీ ఎప్పుడు వస్తారనీ వెనకాల లేబుల్ వేయాలి కదా పేర్లు ఒక్కొక్కరిది కాలేజు టైమింగ్స్లో ఒకసారి రం వస్తే బాగుంటుంది అంటే వాళ్ళ కొలతలు కూడా తీసుకోవాలి కదా మీరు వచ్చి కొలతలు పేర్లు రాయాలి అంటే ఈవెంట్ ఇంకొకా డిఫరెంట్ డిఫరెంట్వి ఉంటాయి కదండీ ఒక్కొక్కదీ అంటే మళ్ళీ కొలతలు తీసుకొని ఇరవై రోజులే ఉందండి ఇంకా టైము దాని బట్టి కొలతలు తీయాలి కదా అందుకని కొంచెం ఏంటి సార్ అదీ వెనకాల ఏమో స్టూడెంట్ పేరును వాళ్ళ జెర్సీ నంబరు ముందేమో ముందేమో కాలేజు లోగో వచ్చేలాగా కాలేజ్ పేరు రావాలండి వాళ్ళ పేరు వాళ్ళ పేరు రావాలండి అంతే కాలేజ్ పేరు కూడా వెనకాల రావాలి కిందా అవునండీ అదీ కొంచెం అంటే మీరు వచ్చేటప్పుడు ఒకసారి ముందు ఫోన్ చేయండి అంటే పిల్లలందరిని సెట్ చేయాలి కదా అయిపోతుందా అండి ఇరవై రోజుల్లో కుట్టడం అంటే డేట్స్ ఇచ్చేస్తాం అండి అందుకు ఇప్పుడే అనుకున్నాము జెర్సీలు కూడా ఉంటే బాగుండు అని అదే అండి కొంచం అయ్యేలా చూడండి కొంచం త్వరగా సరే అండి రెండు వందలు రెండు వందలు రెండు వందల యాభైయో ఉంటుందండి వాటిలి గురించి కాదండి జస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ అంతే అండి స్పోర్ట్స్ డేకి ఈవెంట్ ఒకటి పెడుతున్నాం దాని గురించి అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుంటే బాగుంటుందని ఆల్రెడీ ఆడిన వాళ్ళు బ్లూ కలరు నావీ బ్లూ ఉంటుంది ఆ రంగు ఆ రంగుతో కుట్టాలండి సరే అండి